మాకు హలో మాకొక త్రీ కేజెస్ కావాలి ఈ స్వీట్ ఆపిల్స్ హండ్రెడ్వి స్వీట్ అన్నారు కదా స్వీట్ ఆపిల్స్ ఒక త్రీ కేజెస్ కావాలి ఈ దానిమ్మ ఎంతుంది అందులో పెద్దవి హైబ్రీడ్ కాకుండా నార్మల్ సైజ్వి ఉన్నాయా పెద్ద సైజ్వి ఉన్నాయా ఓకే అండి ఇవే కావాలి ఏవి వన్ ఫార్టీవి టూ కేజెస్ కావాలి బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయా టూ కేజీస్ అది ఒక పావు కిలో నలభైయా అవి హాఫ్ కేజీ ఇవ్వండి టూ ఎయిటీ ఆరు వందల అరవై అయ్యాయా ఇంకా ఇవి ఉన్నాయా ఆరంజ్ ఉన్నాయా అవునా ఈ ఈ ఇప్పుడు ఈ రక్త కణాలు తక్కువ అయితే మన గ్రీన్ కలర్ది కాకుండా పింక్ కలర్ది ఏదో ఉంటుందంట కదా ఇవి కాదు డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ ఓకే అండి మరి ఇవి సిక్స్ సిక్స్టీ అన్నారు కదా ఫైవ్ ఎయిటీ ఇలా ఏమైనా తగ్గించి ఇస్తారా ఫిక్స్డ్ రేట్ ఉంటుందా ఎమైనా ఇన్ని తీసుకుంటున్నాం కదా త్రీ ఫోర్ కేజెస్ తీసుకుంటున్నాం కదా సిక్స్ హండ్రెడ్ తీసుకోండి ఓకే మేడం మీరు అవన్నీ ప్యాక్ చేసి పెట్టండి మేము వచ్చి తీసుకుంటాం ఓకేనా